చెప్పండి మేడం విజేత సూపర్ మార్కెట్ నుంచి మాట్లాడుతున్నాం ఏ ఫ్రూట్స్ కావాలండి మీకు ఓకే మేడం ఓకే మేడం అవును మేడం

ఓకే మేడం ఫ్రెష్వే అన్ని పండ్లు ఓకే మేడం ఓకే మేడం ఉన్నాయి మేడం అవైలబుల్గా ఉన్నాయి ఎస్ మేడం ఎన్ని కావాలి మేడం ఓకే మేడం డ్రాగన్ ఫ్రూట్స్ కొత్తగా వచ్చాయి మేడం కివి ఫ్రూట్స్ వచ్చాయి ఇంకా స్ట్రాబెర్రీస్ అవి ఉన్నాయి గోవాస్ ఇంకా ఉన్నాయి మేడం ఓకే మేడం ఓకే మేడం ఉన్నాయి మేడం ఓకే మేడం డోర్ డెలివరీ చేయగలం మేడం కాకపోతే కొంచెం చార్జ్ అవుతుంది మేడం డెలివరీ చేసేకి ఆ అడ్రస్ చెప్పండి మేడం నోట్ చేసుకుంటాను డోర్ నెంబర్ మేడమ్ ఓకే మేడం చేశాను మేడం ఓకే మేడం ఓకే మేడం పేమెంటు మీ ఫోన్కి మెసేజ్ చేస్తాను మేడం అయినాక